నేను సమయం లేని టైంల టైంల నాకు త్వరగా త్వరగా భోజనం కావాలంటే ఏం చేయాలి అంటే నేను ఇప్పుడు ఏం చేస్తాను నేను పొద్దున కొంచెం నేను నేను డిగ్రీ ఫైనల్ ఇయర్ అంటే చేస్తున్నాను ఆ సమయంలో నాకు పొద్దున ఎగ్జామ్ ఉంది సెమిస్టర్ స్టార్ట్ అయింది స్టార్ట్ అయిన కూడా నేను రాత్రి రాత్రిలో చదువుకొని చదువుకొని లేటుగా పడుకున్నా లేట్ నైట్లో పడుకున్నాను పడుకున్నప్పుడు నాకు పొద్దున త్వరగా లేచి ఎగ్జామ్కి పోవాలి అంటే త్వరగా భోజనం కంప్లీట్ కావాలి ప్రిపేర్ చేసుకోవాలి అలాంటప్పుడు నేను ఏం చేస్తాను మా ఆవు అది ఇంట్ల వస్తువులు కూడా నాకు ఏవి ఏవి అంటే ఏది అందుబాటులో లేవు అప్పుడు లేనప్పుడు తక్కువ తక్కువగా ఉన్నాయి అన్నప్పుడు నేను ఏం చేస్తాను భోజనం త్వరగా రైస్ రైస్ కుక్కర్లో రైస్ పెట్టేస్తాను స్నానం ఫ్రెష్ అంటే ఎగ్జామ్ ఒక నైన్ థర్టీకి నైన్ థర్టీ లోపు ఎగ్జామ్ ఉంది నేను ఎయిట్ ఎయిట్ థర్టీకి లేచాను ఎయిట్ థర్టీకి లేచినప్పుడు నాకు సమయం లేదు నాకు నాకు చాలా దూరం ఉంది నాకు నాకు చాలా కిలోమీటర్ల దూరం ఉంటుంది దూరం ఉన్నప్పుడు నేను ఏం చేయాలి త్వర త్వరగా ఫ్రెషప్ కావాలా ఫ్రెషప్ అయ్యి ఫుడ్ ప్రిపేర్ చేయాలా ఈ రెండిట్లో నాకు కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటుంది కన్ఫ్యూజింగ్గా ఉన్నప్పుడు నేను ఏం చేయాలి ఆ ఫుడ్డు ప్రిపేర్ చేసుకోవాలంటే నేను కొంచెం త్వరగా త్వరత్వరగా త్వరగా నాకు అందుబాటులో కావాలంటే నేను ఏం చేయాలి లేచి లేచిన ఎమ్మటే కొంచెం నేను రైస్ కుక్కర్లో అన్నం పెట్టేసి ఆ టైం నాకు ఈ మధ్యలో నాకు సమయం నాకు కావాలంటే నేను ఏం చేయాలి నేను నాకు సమయం కరెక్ట్గా క్యాచ్ చేయాలంటే క్యాచ్ చేసి మేము త్వరగా ఎగ్జామ్కి అటెండ్ కావాలంటే నేను ఏం చేయాలంటే నా సమయం అండ్ల వస్తువులు అందులో లేనప్పుడు వంట వంట వస్తువులు నాతో లేనప్పుడు నేను ఏం చేస్తానంటే త్వరగా ఫ్రెషప్ అయి వెళ్లి వెళ్లిన అయితే వెళ్తాను వెళ్తున్నప్పుడు అప్పుడు వెళ్లే ముందు నేనేం చేస్తా రైస్ కుక్కర్ల అన్నం పెట్టి వెళ్తా అన్నం పెట్టి వెళ్లి నెక్స్ట్ వచ్చి రాగానే వెంటనే దాంట్లో టైం త్వరగా తక్కువ ఉంది కాబట్టి అందరూ ఏమంటారు ఓ పులిహోరలా వెంబటే నేను తాలింపు వేసి ఓ పులిహోరలా పులిహోర చేయడం కాని పులిహోర పులిహోర లేదా కారం అన్నం అంటే త్వరగా త్వరగా లేస్తేనే కదా త్వరగా కావాలి ఎగ్జామ్కి దబ్బున వెళ్లాలి మళ్లీ అక్కడ లేట్ అయిపోతుంది కదా అలా కాకుండా నేను త్వరగా చేయాలంటే పులిహోర అన్నం పులిహోర రైస్ చేసుకుంటాను పులిహోర రైస్ లేదా మాది మా ఇంట్లో ఫ్రిడ్జ్లో ఎనీ టైం అంటే ఫ్రిడ్జ్ ఫ్రిడ్జ్ ఉందంటే ఖచ్చితంగా కర్డ్ ఉండాలి ఆ కర్డ్ ఉంటుంది కాబట్టి నేనేం చేస్తా పెరుగన్నం పెరుగు తోటి తినేసి వెళ్లిపోతా లేదంటే కారం కారంపొడి కారంపొడి నూనె నూనె కలుపుకొని ఉప్పు ఉప్పు అల్లం ఎల్లిగడ్డ వేసుకొని దాన్ని కొంచెం కారం లాగా చురుగ్గా చురుగ్గా చేసుకుంట నేను త్వరగా త్వరగా చేసుకొని నేను సైడ్కి పికిల్ లాగా నేను కన్సోల్ చేసి పికిల్ లాగా పక్కకి పెట్టుకొని నేను అన్నం అన్నం అప్పటిలోపు నేను ఫ్రెషప్ అయ్యేటి లోపు అన్నం వచ్చేలోపు అన్నం అయిపోతుంది కాబట్టి అది ఎట్లా దాని ఒంపుడు ఏది ప్రాసెస్ ఉండదు రైస్ కుక్కర్లో పెట్టినమంటే స్విచ్ వేసి వేసి పెట్టినమంటే మనం ఫ్రెషప్ అయి వచ్చినాక అన్నం ఆటోమేటిక్గా అయిపోయినా కాని రైస్ అయినా అయినా నికా మనకి అది ఏం అవుతుంది బటన్ ఆటోమేటిక్గా ఆఫ్ అయితుంది అంటే రైస్ అలాగనే ఉంటూ అన్నం పొయ్యి మనం స్టవ్ మీన పెడితే ఏమవుతుందంటే మాడిపోవడం కానీ అట్లా అయితుంది అంటే ఇల్ల కూడా ఎక్కువ శాతం కాదు మాడిపోవడం అసువంటిది జరగదు ఇండ్ల నేను స్నానం ఫ్రెషప్ కెళ్ళి వచ్చినంక నేను చూసేస్తాను చూస్తే అన్నం అన్నం అప్పటికే రెడీ అయిపోతుంది అలాంటి టైంల నేను ఏం చేస్తాను అన్నం రెడీ అయిపోయినాక తర్వాత అన్నం అన్నం త్వరగా అంటే బ్రెష్ చేసుకొని అన్నం ఇట్లా సైడ్కి అన్నం వేసుకొని అప్పుడు నాకు రెండు మూడు మార్గాలు ఉన్నాయి అప్పుడు నేను రైస్ రైస్ పక్కకు పెట్టుకున్న తర్వాత నేను ఇంట్లో ఫ్రిడ్జ్ ఫ్రిడ్జ్లో పెరుగు కర్డ్ ఉంటుందిగా కర్డ్ అయినా సైడ్కి వేసుకొని సాల్ట్ వేసుకొని కొంచెం టేస్ట్గా కలిపి పెట్టుకుంటాను దాన్ని అయినా తినవచ్చు నేను లేదా ఇంట్లో కారం ఉంటుంది ఉప్మా పికిల్ ఎనీ టైం పికిల్స్ కూడా ఉంటాయి అలాంటి పికిల్ కూడా నేను తినవచ్చు పికిల్ లేని టైంలో కూడా పికిల్ సడన్గా బ్యాడ్ టైంలో అయిపోయిందనుకోండి పికిల్ అయిపోయిన టైంల సమయం నేను ఏం చేస్తానంటే వెంటనే కారం కారంపొడి కొంచెం ఆయిల్ కొంచెం అల్లం ఎల్లిగడ్డ కొంచెం సాల్ట్ దాన్ని మిక్స్ కలర్ ఇలా కొంచెం కల్పించుకొని మిక్స్ చేసి నేను త్వరగా మన ప్లేట్స్లో పక్క భాగానికి పెట్టుకుంటాను పక్క భాగంలో పెట్టుకొని దాని దీనికి దానికి సమయంగా నేను కలుపుకుంటూ నేను తినే మార్గం చేస్తాను నాకు ఎలాంటి సాహసాయం ఇలాంటి ఆలోచనలు నాకు నాకు వస్తాయి ఏందంటే నేను ఇలా సమయం లేట్ అయినా కాని లేచిన కాని నాకు చొరగా చొరగా ఆలోచనలు వస్తాయి వచ్చినా నేను దాన్ని సంవరించుకుంటాను అలాగే త్వరగా ఇప్పుడు అది ఇంట్ల అది కూడా సమ్ టైమ్స్ ఏవీ లేకున్నాయి వస్తువులు అప్పుడు నేను ఏం చేయాలి ఏం చేస్తానంటే అప్పుడు ఇంట్లో సపోజ్ కర్డు కూడా లేదు అనుకుందాం అనుకో ఇది ఉత్తిగనే రైస్ ఉంటదా రైస్లో కాని కారంపొడి వేసి ఇప్పుడు కారం అన్నం అంట మనం కారం అన్నం లాగా కలుపుకొని కారం అన్నం చేస్తాం ఇప్పుడు నైట్లో లేదా త్వరగా మ్యాగ్జిమం పెరుగు ప్యాకెట్లు ఉంటాయి మా ఇంట్లో లేకపోయినా టైం టైంల సమయంలో నేను అలా కారం అన్నం లాగా నేను తయారుచేసుకుని చేసుకొని నేను తినే మార్గం తినేసి నేను ఎగ్జామ్కు నాకు నాకు టైమింగ్కి నేను ఎగ్జామ్కి అటెండ్ అవుతాను ఎగ్జామ్కి అటెండ్ అయ్యి నేను రాస్తాను అలా అని కాదు కానీ నెక్స్ట్ మనము రిజల్ట్ టైంల కాకున్నా సరే మనం కాలేజీలో ఇంటర్నల్స్ కాని బస్సు లేట్ అవ్వడం ఇట్లా లేట్ అవుతుందిగా ఇది బస్సు వెళ్ళిపోతుందంటే త్వరగా లేచాం కాని బస్సు వెళ్ళిపోతుందని అని మనం ఏం చేస్తాం త్వరగా లేస్తే లేస్తాం లేచినప్పుడు కొన్నిసార్లు లేవగలుగుతాం కొన్నిసార్లు లెవ్వలేము లేవలేని టైంల మనం ఏం చేయాలి లేట్ లేసిన టైంలో మనం ఒక టిఫిన్లు చొరగా త్వరగా కావాలంటే ఏం చేయాలి మనం మిక్స్ ఆయిల్ ఆయిల్ ఈ ఇలా నూనె పదార్థాలు త్వరగా కలిపి పెట్టుకుని మనం కారం అన్నం మార్గం చేసి తినేసి వెళ్లిపోవాలి ఇలా కాకున్న మీకు అన్నం కూడా త్వరగా కొంచెం త్వరగా లేటే అవుతుంది అలాంటి టైంలో లేట్ అవుతున్నట్టు మనం ఫ్రెషప్ అయినికి కూడా టైం అవుతుంది అలాంటి టైంలో మనమేం చేయాలంటే ఇంట్లో ఉప్మాకానే ఉంటుంది ఎట్లా ఎవరింట్లనన్నా కిచెన్లో ఉప్మా మమ్మీ వాళ్ళు సరే పెడతారు మమ్మీ వాళ్ళు పెట్టి మా మమ్మీ చెయ్యి అంటే చెప్పడానికి మా మమ్మీ వాళ్ళు లేరు ఆ రోజు ఊరికి వెళ్లారు స్కూల్కి లేటు కాలేజ్కి లేట్ అవుతుంది బస్సు వెళ్ళిపోతుంది ఇప్పుడు నేను టిఫిన్ చేసి వెళ్ళాలా చేయకుండా వెళ్ళాలి చేసి వెళ్తే మనకు బెనిఫిట్ ఉంటుంది చేయకుండా వెళ్తే కడుపులో కాలుతుంది కదా కాలేజీల వెళ్లి మళ్లీ ఆఫ్టర్నూన్ తినాలి అప్పటిదాకా మనకు ఏమవుతుంది కడుపు కాలుతుంది అలా కాల్చేసుకోవద్దు అంటే మనం ఏం చేయాలంటే పొద్దున్నే మనం ఇంట్లో ఉప్మా ఉంటుంది కదా లేచి పది నిమిషాలల్ల ఏం చేయాలి ఫిఫ్టీన్ టెన్ మినిట్స్ కూడా కాదు అసలు టైమే లేదు దానికి దబ్బున ఇలా వాటర్ పోసి కొంచెం తాలింపు లాగా చేసి దాన్ని ఉప్మా లాంటిది చేసుకొని ప్రిపేర్ చేసుకొని అలా నేనైతే వెళ్ళిపోవచ్చు లేదంటే మన ఇంట్ల సరదాగా బొంగులు ఉంటాయి ఇట్లా ఆ బొంగులో ఓవరాన్ అని ఉంటుంది టిఫిన్ లెక్క అది కూడా చాలా త్వరగా త్వరగా అయిపోతుంది అది కొంచెం తాలింపు లెక్క చేసి వాటర్ వేసినాం అనుకో బొంగులేసి మిక్స్ చేస్తే అయిపాయ్ నీకు టిఫిన్ రెడీ అవుతుంది ఆ ఆ సమయంలో మనం యూజ్ చేసుకొని మనం తక్కువ టైంలో మంచిగా మంచి మనం మంచి ఫుడ్డు తీసుకుని భోజనం భోజనం భోజనము ఏర్పడొచ్చు ఏర్పిచ్చుకొని మనం తినేసి వెళ్లిపోవచ్చు మన భోజనాన్ని అలా తక్కువ టైంలో మనం తీసుకున్నట్లయితే మనకు టైం సేవింగ్ అవుతుంది టైంలో పాటు మనకు మనం తక్కువ టైంలో మనం లేచి భోజనం చేసుకున్నందుకు మనకు ఆల్ అవుట్ అయిపోతుంది అలాగని తక్కువ టైంలో మనం చేసుకోకుండా ఉండలేము కదా తీసుకోకుండా అక్క అక్కడ కాలేజ్ దగ్గరికి అక్కడ మల్ల డల్ ఆర్ నీరసం వస్తుంది ఆ రోజు మొత్తంగా నీరసంగానే ఉంటుంది అలా కాకుండా మనం తక్కువ సమయం లేకున్నా కానీ దాని త్వరగా పది నిమిషాలల్లో ఎగ్జామ్ ఉన్న కాని మనం బస్సు లేత అవుతుంది అనేసి ఇటువంటివి మనం మన మనుషుల కంటేనే ఏదో ఒకటి పొరపాటు ఉంటుంది కొంచెం జర్నీల లేట్ అవుతుంది కానీ ఎగ్జామ్ త్వరగా లేకుండా కానీ రాత్రిపూట చాలాసేపు చదివి పొద్దున కొంచెం లేటుగా చురుగ్గా లేకపోవడం కానీ నిద్ర ఇబ్బంది వల్ల కానీ పడుతుంటాం పడుతున్నప్పుడు అలా ఏం చేస్తాం మనం లేచి వీళ్లు త్వరగా లేచి ఎలా బగార అన్నం అంటే ఇట్లా పులిహోర కాని ఇట్లా చేసుకుండటం కానీ పులిహోరతో మనం డబ్బా కలుపుకుంటాం నాకు తెలిసి బెటర్గా పెరుగన్నమే అన్నం పెట్టేసి మనం వెళ్లి వచ్చి ఇట్లా రఫ్గా అన్నం అయిపోతుంది అలా అన్నం అయిపోయినా కానీ పెరుగు పోసుకుని షార్ట్లో పెరుగులో కొంచెం టేస్ట్ కూడా కావాలంటే కొంచెం కారం కూడా వేసుకోవచ్చు పక్కకు పక్కకి పికిల్ పెట్టుకోవచ్చు పికిల్ పెట్టుకొని మనం అన్నంని అన్నం అన్నం పెరుగు దానిలో మనం తినవచ్చు ఇలా సమయాన్ని తక్కువ సమయంలో మనము తినేసి మనం వెళ్ళిపోవచ్చు కాలేజీకి కానీ జాబ్స్కి కానీ మనం వర్క్ కానీ ఏదైనా కూలి పనిలో కానీ ఎక్కడైనా సరే మనం వెళ్ళిపో వెళ్ళిపోవడానికి మనకు సమయం టైం దొరుకుతుంది ఇలా